నేను పాట పాడటం చేస్తాను సాధన చెయ్యటం నాకు చాలా ముఖ్యం పాటలు పాడే పద్ధతిని నేను మార్చుకుంటాను పాటలు పాడే పద్ధతిని మెరుగుపరుచుకోవాలంటే ముందు సాధనం చెయ్యాలి సాధన చేయటం వలనే మనం పాటలు కానీ మిగతా ఏ రంగంలో కానీ మెరుగుపరు మెరుగుపర్చటం అవుతుంది పాట పాడటం నాకు చాలా ఇష్టం సాధన కూడా చెయ్యటం నాకు చాలా ముఖ్యం పాటలు పాడే పద్ధతిని కూడా నేను మార్చుకుంటాను సాధన ఒక పాటలోనే కాదు మిగతా రంగంలోను కూడా ఉపయోగపడుతుంది సాధనే సాధనే ఉండాలి సాధనే లేకుంటే మనం ఎన్ ఎందులోనూ ముందుకు రాణించలేము సాధనం ముక్ ముఖ్యం పాటలు పాడే పద్ధతిని మనం మెరుగుపరుచుకోవటం చాలా ముఖ్యం మన పాటలు పాడే పద్ధతిని మెరుగుపరుచుకోవటం అనేది మన పాటల్ని మంచిగా పాడటానికి ఉపయోగపడుతుంది